భారతదేశంలో విద్యా విధానం అనేక ప్రయోజనాలు మరియు లోపాలు కలిగి ఉంది ప్రయోజనాలు ఉన్నాయి సామాన్య విద్యలో సాధించటంపై దృష్టి భారతదేశ ప్రపంచంలోని అత్యుత్తమమైన ప్రజలకు ప్రాధమిక మరియు ఉన్నత విద్యను అందిస్తుంది రెండువేల రెండులో భారతదేశం నైన్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంది పిల్లలకు ప్రాధమిక విద్య మరియు డెబ్భై నాలుగు శాతం మంది ఉన్నత విద్య పూర్తి చేశారు వివిధ సంస్కృతిక మరియు నేపథ్యాలలో ప్రాధాన్యత భారతదేశంలో ఒక భారీ మరియు వైవిధ్యభరితమైన దేశం మరియు దాని విద్యా వ్యవస్థ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది భారతదేశంలో అనేక భాషలు సంస్కృతిక మరియు నమ్మకాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు ఉచిత మరియు బహిరంగ విద్య భారతదేశంలో ప్రభుత్వం ప్రాథమిక మరియు ఉన్నత విద్య ఉచితంగా మరియు బహిరంగంగా అందిస్తుంది ఇది దేశంలో అందరికీ విద్యను అందుబాటులో చేస్తుంది నాణ్యమైన నాణ్యత భారతదేశంలో విద్య యొక్క నాణ్యత గురించి ఆందోళనలో ఉన్నారు అనేక పాఠశాలలు తక్కువ నిధులను మరియు సదుపాయాలతో కూడి ఉన్నాయి ఇది విద్యా విద్యార్థులను శిక్షణా ప్రభావం చేస్తుంది సమానత్వంలో భారతదేశం విద్య ప్రాధాన్యత మరియు నాణ్యతలో మరియు ఆర్ధిక స్థితి ఆధారంగా వ్యత్యాసాలు ఉన్నాయి విద్యా గ్రామీణ ప్రాంతాలలో విద్యలు చాలా పేదరికంగా విద్యార్థులు ఉన్నారు తరుచూ పట్టణం నుండి ప్రాంతాల్లో విద్యార్థులకంటే తక్కువ నాణ్యమైన విద్యలు పొందుతున్నారు సామర్ధ్యం భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధికమైన యువజనాలను కలిగి ఉంది ఈ యువజనాల్లో ఉపాధి మరియు ఆర్ధిక అభివృధి అవసరమైన నైపుణ్యతతో సన్నద్ధం చేయడానికి విద్య వ్యవస్థ మెరుగుపరచడం జరు అవసరం భారతదేశంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి విద్యార్థులను శిక్షణ మెరుగుపరచడానికి పాఠశాలలు మరియు నిధులు మరియు సదుపాయాలు అంది అందించబడుతుంది గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు మరింత సమానమైన అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం యువజనాలు ఉపాధి మరియు ఆర్థికాభివృద్ది అవసరమైన నైపుణ్యతతో ముందుకు నడిపించ